ఆ పసుపత్రి సూపర్ మార్కెట్ తిరుపతి నుంచా మేడం మాట్లాడేది ఆ మేడం నాకు కొన్ని సరుకులు డోర్ డెలివరీ చేయగలుగుతారా ఆ ఓకే మేడం సరుకులు రాసుకోండి బియ్యం ఇరవై ఐదు కేజీలు సోనామసూరి చక్కెర మూడు కేజీలు కందిపప్పు రెండు కేజీలు ఆ ఆయిల్ గోల్డ్ విన్నర్ మూడు లీటర్లు మేడం ఓకే మేడం మీరు ఓకే మేడం మీరు పంపించారంటే నేను మనీ పే చేస్తాను అమౌంట్ ఆ ఓకే మేడం థాంక్స్ వన్ అవర్లో పంపించండి మేడం ఓకే మేడం థ్యాంక్ యూ మేడం